మన ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి మన ప్రాంతంలో ఎక్కువమంది తెలుగునే మాట్లాడుతారు కాబట్టి మనం చాలా ఈజిగా మన భావాల్ని వ్యక్తీకరి వ్యక్తీకరిస్తాము అంటే ఇప్పుడు మనం కూరగాయల షాప్కి వెళ్తే ఇప్పుడు ఆ షాప్ దగ్గర ఉన్న తను మన ప్రాంతీయ అతను కాబట్టి ఆయనకి ఇప్పుడు తెలుగులో కొనుకోవడానికి ఆయన కొనడంలో ఏ కూరగాయలు ఉన్నాయి ఎంత రేటు అనేది తెలుగులోనే చెప్తాడు దాన్ని మనకి అర్థం అవుతుంది కాబట్టి దాన్ని మనం కూడా మన తెలుగులోనే అర్థం అవుతుంది కాబట్టి దాని అర్థం చేసుకొని అదే భాషలో మనం ఉపయోగించి మనం ఆ కూరగాయలు అనేది కొనుకుంటాము అలానే ఇలా ఇలా రకరకాల షాప్లో అయినా ఏవైనా ఏవ్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మనం తెలుగు ప్రాంతీయంగా మనం తెలుగు మాట్లాడుకుంటాము కాబట్టి ప్రాంతీయపరంగా మనకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు మన భా మన భావాలు వ్యక్తీకరించడానికి కూడా వాళ్ళకు తెలుగు అర్థం అవుతుంది కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటాము అలానే ఇప్పుడు వేరే దేశంలో తీసుకుంటే చాలా దేశాల దా దేశస్తులు కూడా మన తెలుగుని నేర్చుకుని మాట్లాడడానికి చాలా విధంగా ప్రయ ప్రయత్నిస్తున్నారు సో అది ఒక విధంగా మనకు తెలుగు భాష మనకు చాలా పెద్ద గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి